మా దగ్గర మేము తీసుకున్న పాత ఫోటోలు ఉన్నాయి ఆ పాత ఫోటోలను ఎప్పుడైనా చూసుకుంటే వాటిలో ఉన్న మనుషులను చూస్తే వాళ్ళు ఇప్పటికీ ఇప్పుడు లేకపోయినా సరే ఆ ఫోటోల్లో వారితో ఉన్న బంధాలు బాంధవ్యాలు గుర్తొచ్చి ఎంతో సెంటిమెంటల్గా ఉంటాయి ప్రస్తుత కాలం నాటి ఫోటోలు అలాగా సెంటిమెంటల్గా ఉండట్లేదు ఎందుకంటే పాత ఫోటోల్లో కుటుంబాలన్నీ కలిసి ఉండేవి కానీ ఇప్పుడు ఉన్న ఫోటోగ్రఫీలో కుటుంబాలన్నీ కలిసి ఉండకపోవడం వల్ల ఆ ఫోటో ఫొటోలో అన్ని డిజిటల్ గానే ఉంటున్నాయి గ్రాఫిక్స్లో యాడ్ చేయడాలు ఎలాంటి వీటి వల్ల కొత్త డిజిటల్ ఫోటోలు అనేవి పాత డిజిటల్ ఫోటోల వంటిలా ఉండట్లేదు